నమస్తే అండి నాకు ఆంధ్రప్రదేశ్లోని అవునండి నాకు ఆంధ్రప్రదేశ్లోని కళా రూపాలు గురించి కొంచెం చెప్పగలరా మీరు

చెప్పండి మేడమ్

మీరు చెప్తుంటే చాలా బాగున్నాయండి వినడానికి మీరు చెప్పినవి చాలా కొద్దిగా ఉన్నాయి ఇంకా తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అయితే సరెండి నేను అడిగినందుకు వెంటనే చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి మీకు సరే అండి